హలో చెప్పండి సార్ మహేష్ టైలరు ఓకే సార్ ఓకే సార్ మీకు అంటే నార్మల్ హాఫ్ హాండ్స్లో కావాల లేకపోతే ఫుల్ హాండ్స్లో కావాల సార్ కోట్ మీకు ఫుల్ హాండ్స్ అంటే ఒక మూడున్నర మీటర్ తీసుకురండి సార్ అక్కడ లలితా జువెలర్స్ పక్కన ఒకటి ఉంటుంది సార్ షాప్ ఒకటి బట్టల షాప్ ఒకటి అక్కడకి పోయి మీరు త్రీ త్రీ అండ్ హాఫ్ మీటర్సు ఇట్లా లార్జ్ కావల్సిన కోట్ ఇట్లా థిక్ కోట్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు ఓకే సార్ ఇట్లా మహేష్ టైలర్స్ అని చెప్పండి వాళ్ళు డిస్కౌంట్ వేస్ ఇస్తారు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వేస్తారు అట్లా మీరు త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకు వస్తే మీకు నేను చేస్తాను సార్ మీరు మీరు రేపు తొమ్మిది గంటలకు తీ తీసుకు వచ్చి ఇచ్చిన కానీ సాయంత్రంకంతా నేను కుట్టించి ఇస్తాను సార్ ఓకే సార్ మీకు ఎలా కావాలి సార్ ఇట్లా సైడు జోబీలాగ కావాలి ఓకే సార్ ఓకే సార్ మరల ఆ ఓకే సార్ బట్టన్స్ ఎట్లా పెట్టమంటారు సార్ మీరు అంటే అంటే సార్ కింద కోట్ లాగ అంటే కింద డౌన్ సైడ్లో రెండు బటన్స్ లాగ పెట్టమంటారా పైన కానీ ఒక బటన్ లాగ పెట్టమంటారా మీరు ఓకే సార్ కాలర్ వచ్చేసరికి నార్మల్ కోట్ కాలర్ లాగ పెడతాను సార్ మీకు ఓకే అవును సార్ మీరు ఒక పొద్దున తొమ్మిదిగంటలకల్ల వస్తే నేను మీకు మెసర్మెంట్ తీసుకుంటాను అంతా సోల్డరు విడ్త్ ఎంత ఉంది అంతా హాండ్స్ విడ్త్ ఎంత ఉంది సైజ్ అంతా ఎంత ఉంది చూసుకుంటాను మీరు ఓకే సార్ వచ్చేయండి సార్ ఒక మూడు వందలు మీటరు కట్ త్రీ అండ్ హాఫ్ మీటరు తీసుకురండి మీకు దాంట్లో కావల్సిన చేసిస్తాను అంటే నార్మల్ కోట్ లాగ డిజైన్ పెడతాను సైడ్లో కింద నార్మల్గా టూ బటన్సు బ్లాక్ కలర్ది పెట్టి సైడ్లో పాకెట్స్ పెడతాను సార్ మీకు ఓకే అంటే ఎన్ని జతలు కావాలి సార్ ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు ఒక లార్జ్ కోట్ చేయాలంటే ఫైవ్ హండ్రడ్ రూపీస్ పడుతుంది సార్ అవును సార్ ఓకే సార్ మీరు మార్నింగ్ వచ్చినట్టు అయితే నేను మీకు చేసిస్తాను మీరు ఆడ జో జోయలర్స్ పక్కన ఉంటుంది కదా లలితా జువలరీస్ పక్కన ఆ షాపులో మొదలు వెళ్ళి ఒక త్రీ అండ్ హాఫ్ మీటర్స్ మీరు కరెక్ట్గా తీసుకుని వస్తే మీరు క్లాత్ బాగా థిక్గా ఉండేది తీసుకోండి సార్ దాంత్లో ఎన్నొ డిఫరెన్స్ ఎన్నో చాలా ఉన్నాయి థిక్ క్లాత్ అడిగినట్లైతే మీకు లార్జ్ కా కోటుకి కావల్సింది వాళ్ళు తీసి ఇస్తారు ఆ కోట్ మీరు తీసుకు వచ్చినట్టు అయితే మీరు ఇక్కడికి వచ్చినట్టు అయితే మీకు ఎటువంటి స్టైల్లో బటన్స్ కావాలి పాకెట్స్ ఏవిధంగా కావాలి రౌండ్ ప్యాకెట్టా లేకుంటే స్క్వేర్ ప్యాకెట్టా ఎలాంటి ప్యాకెట్ కావాలో మీరు సెలెక్ట్ చేసి అలా చేయిస్తాను ఈవ్ ఈవ్నింగ్కు అంతా కన్ఫామ్గా వస్తుంది సార్ మీకు అంటే ఒక లార్జ్ కోట్ మాత్రం చాలు అన్నారు కదా మీకు డిజైన్ ఇలా పెట్టేస్తాను బాగా కొంచెం థిక్గా పెట్టిచ్చినట్టు అయితే లైఫ్ ఎక్కువ వస్తుంది మీకు మామూలుగా ఇ లార్జ్ కోట్ అంతా వేసే వాళ్ళు కొంచెం కొంతమంది హాఫ్ వేస్తారు కొంతమంది ఫుల్ వేస్తారు మీరు ఫుల్ అడిగినారు కాబట్టి క్లాత్ బాగా క్వాలిటీగా ఉంటే లైఫ్ ఎక్కువ వస్తుంది మీకు ప్యాకెట్ మీకు ఓకే సార్ ప్యాకెట్స్ వచ్చేసరికి కింద మాత్రం రెండు పెట్టమంటారా పైన చేతి దగ్గర ఒక ప్యాకెట్ పెట్టమంటారా మీరు ఓకే సార్ రెండు ప్యాకెట్స్ అదే సార్ అయితే కింద

ఓకే సార్ అంతా మొత్తానికి అవును సార్ అరా మీరు క్లాత్ అడిగేటప్పుడు త్రీ అండ్ హాఫ్ మీటర్ అడిగితే దగ్గర దగ్గర ఒక టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సార్ అది మీరు క్లాత్ తీసుకు వస్తే దాంట్లో ఏమన్న ఎక్స్ ట్రాగా ఏమన్న ఉంటే మీకు నేను మరల రిటన్ ఇస్తాను సార్ ఆ క్లాత్ ఎక్స్ ట్రా క్లాత్ మీకు మీరు కరెక్ట్గా షాపుకి తొమ్మిదిగంటలకు వచ్చినట్టు అయితే సాయంత్రం ఒక నాలుగు అయిదు గంటల లోపల నేను మీకు ఆ కోటు కుట్టించి ఇస్తాను ఓకే సార్ మీరు నాలుగు గంటలకు వచ్చిన తొమ్మిదిగంటలకు వచ్చినట్టు అయితే నేను కొలతలు తీసుకుంటాను అంతా మెజర్మెంట్స్ అంతా మీరు వెళ్ళి కాలేజ్ అయిపోయి సాయంత్రం నాలుగు గంటలకు అలా మీరు వచ్చిన కానీ నేను మొత్తము ఇస్తాను సార్ రెడి చేసి నా షాప్ వచ్చేసరికి మాములుగా వన్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తాను సార్ రెండుగంటలకు ఓపెన్ చేసి నైటు ఎయిట్ ఓ క్లాక్ దాక ఉంటుంది సార్ మీరు నాలుగున్నర పైన ఒక ఐదు గంటలకు వచ్చిన కానీ నేను మీకు ఆ ఓకే సార్ మీ యొక్క కోట్ నేను ఇస్తాను అంటే కోట్ మీకు ఎలా కావాల సార్ మాములుగా ఆ ఐరెన్ చేసే విధంగానా లేకపోతే నార్మల్ వేసుకునే విధంగా కావాల సార్ మీకు అదే నార్మల్గా ఉంటుంది సార్ ఐరెన్ లేకుండా నార్మల్ షా షా బ్లాక్ కోట్ లాగ వస్తుంది దానికి ఐరన్ అవసరంలేదు అంటే ఏంటంటే ఎక్కువ వాష్ చేయకూడదు అంటే సెపరేట్గా వాష్ చేయాలి వాషింగ్ మిషన్ వేసినప్పుడు పెట్టి ఒక షర్ట్స్ అండ్ ప్యాంట్స్ వేయకూడదు సెపరేటుగా వేయాల కోట్ మీరు ఇలా వేసినట్టు అయితే లైఫ్ ఎక్కువ వస్తుంది మీకు ఆ మీరు అడిగిన డిజైన్ మీరు రేపు వచ్చినట్లయితే నేను మొత్తమంతా తీసుకుని మెజర్మెంట్స్ అంతా కొలత అంతా తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ మహేష్ టైలర్ సార్ థ్యాంక్ యూ సార్